మొదట్లో నాకు ఎక్కువగా ఈ నవలలు అంటే నచ్చేవి కాదు ఎందుకు అంటే ఏం చదువుతాంలే ఏముంటాయి అందులో అవి ఏవో పిచ్చి పిచ్చి కథలన్ని రాస్తూ ఉంటారు చదివే కొద్ది వస్తూనే ఉంటాయి ఒక త్రిల్లింగ్ అలాంటి ఏమీ ఉండవు అని అనుకునేదాన్ని కాకపోతే ఏంటంటే మా ఫ్రెండ్స్ మాత్రం బాగా చదివేవాళ్ళు నాతో చెప్పే వాళ్ళు చదవవచ్చు కదే బాగుంటుంది ఈ నవల ఈ నవల చాలా బాగుంటుంది అని కానీ నేను అసలు చదివేదాన్ని కాదు వాటి జోలే పోయేదాన్ని కాదు కానీ కొన్ని రోజుల తర్వాత నాకు ఒక స్టోరీ మా ఫ్రెండ్ నవల్లో చూసింది నాకు చెప్పింది చెప్పినప్పుడు నాకు బాగా అనిపించింది ఆ స్టోరీ బావుందే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇందులో నవలలో కూడా ఇలాంటి స్టోరీస్ ఉంటాయా అని ఓకే నేను ఒకసారి చూద్దామని చెప్పి ఒక రోజు ఒక బుక్ తెచ్చుకున్నాను బుక్ తెచ్చుకుని చదివినప్పుడు నిజంగా ఆ బుక్ నాకు చాలా బాగా నచ్చింది ఆ పుస్తకము అందులో ఉన్న స్టోరీస్ కావచ్చు ఫ్రెండ్స్ స్నేహితుల గురించి భార్యాభర్తలు పిల్లలు గురించి ఇలాంటి మంచి మంచి పుస్తకాలు స్టోరీస్ అన్ని అందులో ఉన్నాయి నాకు బాగా నచ్చిన బుక్ అనమాట అది